నేను రాసే సమయంలో ప్రేరణ మరియు మనసు లగ్నమై ఉండడానికి నేను రాసేటువంటి కథ మీద లేదా లేఖన మీద పూర్తి దృష్టిని కలిగి ఉంటాను వేరే ఆలోచన విధానాన్ని నేను కలిగి ఉండను నా చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటాను ఎందుకంటే మంచి వాతావరణం అంటే మన కాన్సన్ట్రేషన్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి